గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే మాకు తెలిసిన ప్రాంతాల్లో వారు కూడా వీటిని చేయటానికి ఇష్టపడటం నేను చూసాను అది ఏంటంటే ఇప్పుడు నూతనంగా టెక్నాలజీ అనేది పెరిగింది ఇప్పుడు వ్యవసాయంలో కష్టపడి కలుపు తీయడము విత్తనాలు వేయడము వీటికి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్కి ద్వారా కలుపు తీసేయడం ఈజీగా వచ్చేస్తుంది అలాగే ప్రొక్లెయినర్ ద్వారా కూడా పెద్ద పెద్ద దుంగలను ఇంకా అడ్డుగా ఉన్న చెట్లను కూడ తీసి వాటిని సారవంతం నేలవంతం నేల సారవంతం చేసి వాటిలో విత్తనాలు వెయ్యటం ఇలాంటివి చాలా ఈజీగా ఇప్పుడు జరిగిపోతున్నాయ్ అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న యువత వ్యవసాయాన్ని చేయడం వల్ల వారికి టెక్నాలజీ పరంగా కూడా ఏవిధంగా వ్యవసాయం చేయాలి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అలాగే వీటిని వీటి ద్వారా వాళ్లు ఈజీగా ఆర్గానిక్ ఎరువులు వేయకుండా ఆర్గానిక్గా పెంచడం కూడ జరుగుతూ ఉంటుంది ఇందులో ఏంటంటే కాయగూరలు పెంచటం ఆకూరలు పెంచటం ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను తయారు చేయటం కూడ జరుగుతూ ఉంటుంది